హలో అండి మాకు పాలు పెరుగు కావాలండి మాకు ఫంక్షన్ ఉంది పాలు ఒక ఐదు లీటర్లు ఒక బక్కెటు పెరుగు కావాలండి మాకా రేపు సాయంత్రం ఐదు గంటల లోపల డెలివరీ చేయ్యాలండి సరేలెండి మేము రే రేపటికల్లా ఈ డెలివరీ అయిన తర్వాత అడ్రస్ చెప్తాంలెండి ఆ పెడతాం పెడతాములెండి థ్యాంక్ యూ అండి